ఏం నమస్తే మా అమ్మ మీ పేరు సుబ్బారావు గారేనా ఆ ప్రశాంత్ మీ అబ్బాయేనా ఏమ్మా అది ఏ ఏ ఏం చదువుతున్నాడో చెప్తాను విను వాడు అస్సలు స్కూల్కి వస్తున్నాడా అసలు నువ్వు ఓ రోజు వస్తే ఒక రోజు రావట్లేదా గాడిదలా తిరుగుతున్నాడు ఎక్కడ భోజనాలు పెడితే గుళ్ళు గోపురాలు దగ్గర తిరుగుతున్నాడు ఆడు ఇంకా ఎక్కడ భోజనాలు అంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆడు స్కూల్కి ఓ రోజు వస్తే ఓ రోజు రాడు ఆడు ఏం చేస్తున్నారమ్మా ఇంటి దగ్గర మీరు అసలు వాన్ని అక్కడ ఎక్కడ వస్తాడమ్మా స్కూల్కి నీతో అలా చెప్తున్నాడు ఏమో వాడు ఓ రోజు వస్తాడు ఓ రోజు రాడు ఎంతసేపు ఆ గుడి దగ్గర ఎక్కడ భోజనాలు అంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు వాడు వాడికి భోజనం ఉంటే చాలు కడుపు చూసుకుంటాడు ఆడు ఏ చదువుకోడా అసలాని ఆడు ఇంకా మీకు లాగా గాడిదలు కాయడమేనా వాడునీ చూడరా అసలేమీ పట్టించుకోరా మీరు మీ ఆవిడ ఏం చేస్తుంది అసలు అని ఇంటి దగ్గర మరి మరి ఆమె పట్టించు ఎక్కడ చదువుతున్నాడమ్మా ఆడు అసలు వాని ఆ ప్రోగ్రెస్ కార్డు చూసారా అసలు వాని ఆ మార్క్స్ని అన్నీ ఒకటి రెండ్లూని వాడికి ఆ ప్రోగ్రెస్ కార్డ్ మీద సంతకం మీదేనా లేకపోతే వాడే పెట్టేసుకున్నాడా వాడు ఏం చేస్తున్నారు అసలు మీరు అసలు వాని ఏమ్మా వాడు ప్రో ప్రోగ్రెస్ కార్డు మీకు తెలియదు అని అన్నారు అంటే వాడే పెట్టేసాడు సంతకం ఇదిగో మా దగ్గర ఉంది వచ్చి కూర్చో నేను చూపిస్తాను అసలు వాని ఏం చేస్తున్నారు మీరు అసలు వాని మీరు గేదెలు కాసుకుంటున్నారు ఇంకా వాడు అలాగే గే గేదెలును గాడిదలు కాసుకోవడమే ఇంకనీ ఏమి చేస్తన్నాడు వాడు తినేసి ఒళ్ళు పెంచుతున్నాడు అంతే వాడు ఏం పనికి వస్తాడు అమ్మా ఇంకా వాడు రేపు పొద్దున్న మాకు ఉద్యోగం చేస్తుంటే ఆ తృప్తి ఉండాలి కదా మాకు ఆ పిల్లలని కాస్త తీర్చిదిద్దాలని ఏం ఏం జే ఏం చేస్తారు అండి అసలు వాని మీరు ఎలాగో అలా పాడైపోయారు ఇంకా వాడిని కూడా అలా చేసేస్తారు అమ్మా ఇంకా ఎంతసేపు వాడు వస్తాడు మూ మూడు రోజులకు ఒకసారి వస్తాడు ఆ పక్కన వాళ్ళని ఎవరినో ఒకరిని గిల్లుతాడు కరుస్తాడు ఇంకా ఎంతసేపు ఇ ఇదో గొడవ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్తో నాకు ఏం చేస్తున్నారు మీరు ఎంతసేపూని వాడిని అసల క్రమశిక్షణ ఏమి ఉండటానికి ఒకసారి వాడిని తీసుకురండి ఒకరోజు ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుంచి ఒకసారి తీసుకురండమ్మ మీరు ఆడు అసలు స్కూల్కే రావట్లేదు అందరి ముందు పిల్లల ముందు నేను నిలబెట్టి వాడు ఏం చేస్తున్నాడో ఘన కార్యాలు ఏమి చేస్తున్నాడో అన్నీ మీకు చెప్తాడు నేను ఒకసారి తీసుకురండి వాడిని మళ్ళీ నీ మీ మీ దగ్గర కుదురుగా నటిస్తున్నాడు ఏమో వాడు వాడు పెట్టే ముగ్గులు మాములుగా ఉండవు అమ్మా మొన్న ఆ పి ఆ పిల్లని ఎవరో జుట్టు పట్టుకొని లాగడంట వాళ్ళ అమ్మగారు వచ్చారు దెబ్బలాటకి వాళ్ళు నా మీద దెబ్బలాతున్నారు వాళ్ళు ఈ ప్రశాంత్ అన్న పేరు పెట్టుకున్నవాళ్ళు అందరూ ఇలాగే ఉంటారేమో ఇంకా నీ సరే రేపు మీరు వెళ్ళి వాడిని తీసుకొని రండి వచ్చిన తరువాత మాట్లాడతాను లేకపోతే కీలు విరిచి పారేస్తాను స్కూల్లో నుంచి పంపించేస్తాము ఇంకాని రే రే రేపు మాత్రం వాడిని తీసుకురండి మరచిపోకండి డైలీ యూనిఫామ్ ఉండాలి షూస్ ఇచ్చాము అవన్నీ ఏంటి ఎక్కడైనా అమ్మేసుకున్నాడా వాడు అమ్మేసుకునే ఉంటాడు వాడు ఎక్కడ వాడుతున్నాడు అమ్మా వాడు ఏ ఎవరివో కొట్టేసి ఉంటాడు వాడు వాడివి అమ్మేసుకొని ఉంటాడు వాడు ఒకసారి వస్తాను వస్తాను మీరు వాడిని తీసుకురండి రేపు రేపు రండి రేపు మాట్లాడతాను సరేనా